నేను డబ్బులు ఎలా పొదుపు చేస్తాను అని అంటే నేను యాక్చువల్గా పొదుపు లాంటివి ఏమి చేయను చాలా ఖర్చు చేస్తు ఉంటాను బట్ రీసెంట్గా నాకు జాబ్ పోయినప్పటినుంచి నేను డబ్బును పొదుపు చేయడం అలవాటు చేసుకుంటున్నాను మరియు నాకు మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఏమి లేవు నాకు ఇంట్రస్ట్ కూడా లేదు బట్ నా దగ్గర నేనే స్టోర్ చేస్తు ఉంటాను ఒక అకౌంట్లో జమ చేస్తు అవి ఎప్పుడన్న చాలా అవసరం ఉన్నప్పుడు మాత్రమే అవి యూజ్ చేస్తు ఉంటాను ఆ డబ్బులని వేస్ట్ ఖర్చులకు చేయకుండా ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్ ఖర్చులకు మాత్రమే యూజ్ చేస్తు ఉంటాను ఈ పొదుపు చేస్తున్న మనీ పేరెంట్స్కు ఇస్తు ఉంటాను నాకు చాలా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఒక శాలరీ ఇట్ మీన్స్ నాకు స్టైఫండ్ వస్తుంది ఆ పైసలతో నేను ఒక అకౌంట్లో స్టోర్ చేస్తు ఉంటాను ఆ స్టోర్ చేసిన పైసలు అవసరా అవసరాన్ని బట్టి వాడుతు ఉంటాను అంతే తప్పితే నాకు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ మొదలైన అవి లేనే లేవు సో ఈ అంతే మీకు డబ్బులు మాక్సిమం పొదుపు చేయను నేను డబ్బులు ఒకవేళ చేస్తే మాత్రం బ్యాంక్ అకౌంట్లో ఉంచుకుంటు మాత్రమే దాన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను నా నీడ్కి పర్సనల్ నీడ్కి కానీ లేకపోతే ఫ్యామిలీ నీడ్కి కానీ వేస్ట్ ఖర్చులు వృధా ఖర్చులు మాత్రం ఆ డబ్బులతో అయితే చేయను వృధా ఖర్చులకి సపరేట్ డబ్బులు తీసుకుని పక్కకు పెట్టుకుంటు ఉంటాను సో అలా చేయడం వల్ల అందుకే నేను చాలా